నాకు తినడానికి చాలా ఇష్టమైన ఆహారం ఏదంటే వైట్ రైస్ వైట్ రైస్లో సాంబారు రసము పెరుగు తాలింపు అప్పడం ఇవి ఉంటేనే నాకు చాలు చాలా ఇష్టంగా తినేదాన్ని నేను ఆ వైట్ రైస్ అంటే చాలా ఇష్టం నాకు ఎట్లా అంటే వైట్ రైస్లో ఎదైనా అది వేసుకుని తినడం నాకు పట్టదు సాంబారు రసం మిక్సింగు ఆ తర్వాత పెరుగు సాంబారు మిక్సింగు ఆ తర్వాత అప్పడం ఖచ్చితంగా నాకు అప్పడం ఉండాల్సిందే అలా తింటేనే నాకు చాలా ఇష్టము ఆ తర్వాత సెకెండ్ వచ్చి బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టము చికెన్ కవాబ్ ఉండాలి దానికి ఆ తర్వాత పెరుగు పచ్చడి ఉండాల ఆ పచ్చట్లో కూడా వెజిటెబుల్సు ఆనియన్ ఇవన్నీ మిక్స్ చేసి బిర్యానీలో వేసుకుని తినాలంటే చాలా ఇష్టం నాకు ఆ తర్వాత గోబీ రైస్ అంటే కూడా సగం ఇష్టమే కానీ అది ఎక్కువ కారం ఉంటే తినను తక్కువ కారం ఏసి గోబీ రైస్ తినేదాన్ని చాలా నాకు ఈ మూడూ మాత్రం చాలా నచ్చుతుంది అలాంటి ఆహారమూ తినాలి ఆ తర్వాత దోశ వచ్చి అట్లే నోట్లో వేస్తా ఉంటే మురుకు తినేలాగ ఉండాల ఆ విధంగా తినే కాలిస్తేనే దోశ నేను తింటాను లేకపోతే నేను తిన్నే తిన్ను పస్తయినా ఉంటాను కానీ నేను తిన్ను అలాంటి దోశ కావాలని తినేదాన్ని ఆ దోశక్కూడా చట్నీ ఎలా తింటానంటే కొబ్బరి చెనగిపప్పు వేరుచెనగిపప్పు ఇవీ చట్నీ చేసి గట్టిగా ఉండాలండీ గట్టిగా ఉంటేనే నాకు నచ్చుతుంది చాలా ఇష్టంగా తీపిగా ఉంటుంది చట్నీ దోశ మురుకులాగ ఉంటుంది దీన్ని నమిలి తింటా ఉంటే ఇంక చెప్పలేని అంత టేస్టు ఆలాగ చేసుకుని తినేదాన్ని నేను నెక్స్ట్ వచ్చి పొంగల్ తినేదాన్ని పొంగల్లో వచ్చి జీడిపప్పు ఉండాల పచ్చిమిర్చి ఉండాల అల్లం ఉండాల కొత్తిమీర కరేపాకు ఇవి ఉండాల ఇలా ఉండి ఉంటేనే నేను పొంగల్ తింటా లేకపోతే నేను తిన్నే తిన్ను ఆ పొంగల్కి సైడ్ డిష్షు వడ ఉండాలి వడా పొంగలు చట్నీ సాంబారు ఇది ఉంటేనే నాకు చాలా ఇష్టము అదే విధముగా ఉల్లగడ్డ కుర్మా చేసి పూరీలు పూరి వచ్చి బప్ఫుగా ఉంటేనే నాకు చాలా ఇష్టపడతాను నేను చప్పగా ఉంటే నేను ఇష్టపడను ఆ పూరి వచ్చి బప్ఫుగా ఉండాల ఆ చ ఉల్లిగడ్డ కుర్మాలో అతికి తింటూవుంటే అంత టేస్టీగా చేసేదాన్ని టేస్టీగా చేసి టేస్ట్గా తినేదాన్ని చాలా నాకు ఇష్టము ఆ పూరీ చాలా ఇష్టము దోశ చాలా ఇష్టము అంటే నేను చేసుకునేటట్లు చేసుకుని తింటే చాలా నచ్చుతుంది పొంగల్ నేను చేసుకునేటట్లే చేసుకుంటే చాలా నచ్చుతుంది ఆ విధంగా ఉంటేనే నాకు చాలా ఇష్టం